ట్రావెల్స్ హలో చెప్పు హలో మేడమ్ నేను ట్రావెల్ ఏజెంట్ని మేడమ్ ట్రావెల్ గైడ్ని నేను ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే అవి అడగండి వాటికి ఓకే అన్నీ అన్నీ తీసుకువెళ్ళి చూపిస్తామమ్మా ఇంత మంది వస్తారు అని చెప్తున్నారు కదా ఎంత మంది వస్తారో మీరు కన్ఫామ్ చేసుకుని చెప్తే ఆ టిక్కెట్లు రిజర్వేషన్ చేయించడానికి మేము ప్రిపేర్ అవుతాము అన్నమాట మీరు ఏ ఊరుని చూడాలి అనుకుంటున్నా ఏ దేవాలయాలు చూడాలి అనుకుంటున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం ఇస్తాము ఓకే ఓకే ఓకే

ఓకే మేడమ్ మీరు ఏవి అడిగినా మీకు అన్నిటికి ఓకే చెప్తాము కానీ మీరు ఎంతమంది వస్తారు అనేది కన్ఫార్మ్ చేసుకొని చెప్తే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించడానికి మీరు మనీ పే చేస్తే మేము ఓకే చేస్తాము ఓకే

టిక్కెట్స్ వచ్చేసి మనిషికి వెయ్యి రూపాయలు అవుతుందమ్మా ఆ వెయ్యి రూపాయలు మీరు ముందుగానే పే చేస్తే మేము టిక్కెట్లు రిజర్వేషన్ చేసి మీకు చెప్తాము దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాము మీరు ఇవ్వాల్సినవి అన్ని కరెక్టుగా పేర్లు అన్నీ సబ్మిట్ చేస్తే మేము ఓకే చేస్తాము ఓకే ఓకే